హలో చెప్పండి చెప్పు హాయ్ ఏం లేదు నార్మల్ ఏ ఒట్టిగా కాసువల్ గా కూర్చున్నా అవును అవును అంటే హైదరాబాద్ బాగా డెవెలప్ అయ్యింది హైదరాబాద్ డెవెలప్ అయినంత మన ఏపీ ఎక్కువ డెవెలప్ అవ్వలేదు కదా మేబీ అందువల్ల కావచ్చు

అవును అవును అవును అవునండి మన లోకల్ ఎమ్మెల్యే ని మీట్ అయ్యి చెప్దాం మనం అవును ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్దాం మనం కొంతమంది యూత్ మి యూత్ మి కలిసి సరే చెప్తాం అందరం ఒక రోజు గ్యాదర్ అయ్యి పర్టికులర్ డేట్ పెట్టి వెళ్దాం అవును వెళ్దాం ఓకే ఎమ్మెల్యే దగ్గర అపాయింట్మెంట్ కూడా తీసుకుందాం ఒక రోజు మన డిస్ట్రిక్ట్ లో ఇంకా ఎయిర్పోర్ట్ వచ్చేస్తే ఇంకా మనకు చాలా మంచిగ ఉంటుంది కదా ఓకే ఓకే